మ్యాడమ్ చెప్పండి మ్యాడమ్ అవును మ్యాడమ్ మాట్లాడుతున్నానండి ఓకే మ్యాడమ్

ఓకే మ్యాడమ్ త్యాంక్ యు మ్యాడమ్ అవును మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే నండి ఎ ఎప్పుడొస్తారు మ్యాడమ్ ఓకే మ్యాడమ్ మీరు ట్వంటీ త్రీ న వస్తారు అలాగే ఎ ఎంతమంది వస్తారండి ఓకే మ్యాడమ్ టెన్ పీపుల్స్ వస్తారు మీకు ఇక్కడ లోకల్లో మికే మీకెటువంటి రెసిడెన్సీ కావలసినా అది నేను చూస్తాను మ్యాడమ్ అలాగే లోకల్ గైడ్తో పాటు అది కూడా చూస్తాను ఓకే మ్యాడమ్ అయితే లోకల్ గైడ్ అంటే మ్యాడమ్ అంటే ఇక్కడ క్లైమెటిక్ కండిషన్స్ బట్టి నేనూ ఇక్కడా మీకు చూపిస్తా ఉంటాను మ్యాడమ్ నేను ఇక్కడ అంటే మ్యాడమ్ ఇప్పుడూ మార్నింగ్ అంతా చల్లగా ఎండలు కాస్తున్నాయి మ్యాడమ్ అంటే కొంచెము ఆఫ్టర్నూన్ టూ తర్టీ నుంచి అలాగే ఫోర్ వరకు కొంచము మోడరేట్ క్లై క్లైమేటే ఉంటుంది సో మీరు ఆ టైంలో మీ ఆ టైంలో కూడా మేం ప్లాన్ చేస్తాము ఈవినింగు అక్కడినుంచి నెక్స్ట్ మళ్ళీ వేరే ఎక్కడికైన ప్లాన్ చేస్తాం మ్యాడమ్ మనం అయితే మార్నింగ్ అయితే కొంచం ఎండలు ఎక్కువ ఉంటన్నాయి కాబట్టి ఇక్కడ మడ ఫారెస్ట్ అని ఉంటుంది ఇక్కడ అది కొంచము కొంచం కొంచం ఎండ ఉన్నా కూడా మనకి ఎండ గట్టా ఏం తెలీదు క్లైమేట్ గట్టా కూల్ గానే ఉంటుంది మ్యాడమ్ అలాగే మనకీ మద్యాహ్నం కొంచం మోడరేట్ కొంచం అటు ఇటుగా క్లై ఎండా ఉంటుంది అలాగే కొంచెం చల్లదనం ఉంటుంది ఆ టైంలొ బీచ్కెళ్తా బీచ్ సైడ్ తీసుకెళ్తా మ్యాడమ్ అలా బీచ్ సైడ్ కూడా బాగానే ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ వచ్చేసినప్పిడికి అక్కడ మీకు అక్కడే ఒకేలా బీచ్లో మీరెక్కడైనా అక్కడా ఏదన్న ఆడుకుంటారేమో అని మీకేమైనా అవునా వెంటనే ఆ పక్కనే రిసార్ట్ ఉంది మ్యాడమ్ ఆ రిసార్ట్లో మీరు ఫ్రెష్ అప్ అవ్వచ్చు అలాగే మీరు ఫుడ్డు గట్ట ఏమన్నా తింటారన్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మ్యాడమ్ ఫుడ్డు గట్ట అన్ని బాగానే ఉంటుంది మీరు అక్కడే ఫుడ్డు గట్ట అన్నీ అన్ని చేసి మీరు రా ఉండచ్చు మ్యాడమ్ అది ఈవినింగ్ వచ్చేసినప్పిడికి ఇక్కడ రెస్టారెంట్కి తీసుకెళ్తా మ్యాడమ్ రెస్టారెంట్ కూడా బాగానే మొత్తము మీరు కావాలంటే మాల్స్లో ఆడుకోవడం గానీ అలాగే సినిమా చూడడం గానీ ఇవన్నీ చూడొచ్చు మ్యాడమ్ మీరు అదే మ్యాడమ్ ఫస్టు మన చుట్టుపక్కల ఉన్న ప్లేస్ ఫస్ట్ మన దగ్గర ఉన్న ప్లేసెస్ చూసిన తరవాత ఆ నెక్స్టు కాకినాడలో కొంచం దూరంగ ప్లేస్లకి వెళదాం మ్యాడమ్ ఆ నెక్స్ట్ డే క్లైమేట్ ఎలా ఉంటుందో మాకు రిపోర్టు అప్పుడే రాదు సో మాకు ఆ ఈవినింగు మాకు రిపోర్ట్ తెలుస్తుంది అప్పుడు ఆ నెక్స్ట్ డే మీరు ఉంటాను అంటే మీరు ఆ నెక్స్ట్ డే ప్లాన్ మీకు చెప్తాను మ్యాడమ్ ఆ ఈవినింగ్కి

ఓకే మ్యాడమ్ మీకు మీరు టోటల్గా ఎంతమని ఎంతమంది ఎన్ని మెంబర్స్ వస్తున్నారు నాకు నాకు వాట్సాప్ చేయండి మ్యాడమ్ నా వాట్సాప్ నంబర్ ఇదే వాళ్ళు మీ పేర్లు నాకన్నీ వాట్సప్పు నాకు రాసిస్తే నేను మా లోకల్ గైడ్లో మీకు రిజిస్టర్ చేస్తాము మీకు మీకు టోకు కొన్ని టోకన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీరూ మీరెక్కడికెళ్ళినా ఏమన్నా మాకూ జిపిఆర్ఎస్ ద్వారా మాకు మీరు ఒకేలా మీకు ఏదన్నా హెల్ప్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా మీకు మా జిపిఆర్ఎస్ ద్వారా మీకు సిగ్నల్స్ అందుతాయి మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ మొత్తం డీటెయిల్సు పంపిస్తాం మ్యాడమ్ మీకు ఓకే మ్యాడమ్ త్యాంక్ యు మ్యాడమ్